వ్యవసాయానికి నీటి వనరు అంటే బోరింగు నుయ్యి అదేవిధంగా మోటార్ వంటి పరికరాలతో పైపుల ద్వారా పంటలలోకి వ్యవసాయ భూమిలో నీరు అనేది అందుతుంది నీరు రావడానికి బోర్లు తవ్వించుకొని బోర్ నుండి వచ్చే నీటిని వ్యవసాయానికి వాడతారు ఈ విధంగా వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది నీరు లేకుండా వ్యవసాయం చేయడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఈరోజులలో నీరు అనేది మనకు రావడం బయట నుంచి డ్యాములలో నుండి కాలువల నుండి రావడం అనేది కష్టతరమైన పని ఇంట్లో ఉన్న డబ్బులు ఖర్చులు పెట్టి పొలంలో ఒక వ్యవసాయ భూములో బోరు కోస్ బోరు తయారు చేసుకుని దాని ద్వారా వ్యవసాయం చేస్తున్నారు ఇంకా సరఫరా కోసం ఏమైనా ప్రణాళికలు ఉన్నాయి అంటే సొంతంగా బోరు వేసుకోవడం ఒక ప్రణాళిక దాని ద్వారా మనకు ఎవరికి డబ్బు చెల్లించాల్సిన పని లేదు మన నీరు మనం ఏ టైంలో కావాలనుకుంటే ఆ టైంలో మనకు నీరు వస్తుంది భూమికి సాగు నీరు అందుతుంది